నేను మిత్రాలో ముప్పై రెండు సైజు జీన్సుని ఆర్డర్ చెయ్యకుండా ముప్పై నాలుగు సైజు జీన్స్ని ఆర్డర్ చేశాను ఇప్పుడు నా ఆర్డర్ రాకముందే నేను ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చెయ్యాలి అనుకుంటున్నాను దానికి నేను క్యాన్సిల్ ఆర్డర్లో క్యాన్సిల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోని రీజన్ని ప్రొడక్ట్ సైజ్ ఛేంజ్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోని ప్రొడక్ట్ని క్యాన్సిల్ చేశాను నా ప్రొడక్ట్ యొక్క ఐ డీ నాలుగు రెండు మూడు రెండు సున్నా సున్నా మూడు రెండు ఏడు ఎనిమిది నా టెలిఫోన్ యొక్క చివరి నాలుగు అంకెలు నాలుగు మూడు ఏడు రెండు